నమస్తే అండి ఇలా వైజాగ్ వెళ్తున్నానండి మీరెక్కడ దాకా వెళ్తున్నారండి కాకినాడా అండి వెంకట్రావ్ అండి మీ పేరేంటి మరి ఏరువాక అండి ఏం చేస్తూ ఉంటారండీ మీది వ్యవసాయమే అండి మాదీ అదేనండి నాలుగు గేదెలున్నాయండి అవి మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటానండి విజయవాడ వెళ్ళానండి బాగా దారుణం అండి జనాలు ఫుల్గా ఉన్నారండి ట్రైన్ ఎక్కడానికి చాలా కష్టమైపోయిందండి ఎక్కలేక పోతాను అనుకున్నానండి అసలీ జనం కుక్కేసేలా ఉన్నారండి తిరునాళ్ళ మీద దారుణంగా ఉన్నారండి విజయవాడ రైల్వే స్టేషన్ అంటేను చాలా చాలా పెద్ద స్టేషన్ కదండీ తిరుణాల్లో కూడా ఇంతమంది జనం ఉండరండీ బాబు

చాలా పెద్ద స్టేషన్ అండి ఇది ట్రైనే

ప్రతి ప్రతి చోటకి ట్రైన్స్ అందుబాటులో ఉండటంవల్ల ప్రతి పైగా ప్రతీ ట్రైన్ వచ్చి ఇక్కడ ఆగుతుంది కదండీ జంక్షన్ వల్ల అందుకని జనం కొద్దిగా బాగా విపరీతంగా ఉంటున్నారండి మనకి అదే కష్టమైపోతుందండీ చదువుకున్న వాళ్ళైతే పర్లేదు కానీ నాలా చదువుకోని వాళ్ళైతే చాలా ఇబ్బందండి ట్రైను గురించి తేలీన వాళ్ళుంటే ఒక ట్రైన్ ఎక్కబోయి ఇంకోట్రై చాలా మిస్ అయిపోతారండి ట్రైను బాగా యతనండి విజయవాడ రైల్వే స్టేషన్ అంటేనే అసలు చాలా గందరగోళంగా ఉంటుంది అయ్యిందికాని అండి యాతనేనండి కాని

ఎక్కడానికి అసల ఖాళీ లేదు కదండి ప్లాట్ఫాం నిండా జనం గుట్టలు కింద ఉన్నారండి ఆయి కంపార్ట్మెంట్ ఎక్కాలంటేనే చాలా కష్టమైపోయింది అండి తోసుకుంటూ మరీ ఎక్కామండీ సీట్లు కూడా రిజర్వేషన్ సీట్లు కాబట్టి ఏదో కూర్చోడానికి ప్లేస్ అయినా ఉందండి లేకపోతే కూర్చోడానికి కూడా ఉండేది కాదండి చాలా దారుణం అండి బాబు విజయవాడ రైల్వే స్టేషన్ అంటేనే ఆయి చాలా అంద అందరికి చుట్టుపక్కల అందరికి అదే కొద్దిగా అందుబాటులో ఉంటుందండి ప్రతి ట్రైన్ ఎక్కడానికి ఏ ట్రైన్ అయినా వచ్చి ఇక్కడ ఆగడం వల్ల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటదండి అంటే స్టేషన్ పరంగా అయితే బాగుంటుంది కానీ తెలీన వాళ్ళకైతే ఇబ్బంది చాలా ఇబ్బందైపోతారండీ ఆయి ఒక్కో సారి ట్రైన్ మిస్ అవ్వడం జరుగుతాయి ఒక్కోసారి ఒకటి ఎక్కబోయి ఇంకోటి ఎక్కేస్తారండి సరేనండి అయితే ఉంటానండి